ఈ రోజులలో స్మార్ట్ఫోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎంత ఉపయోగపడుతుందో అంతే నష్టాన్ని కూడా కలిగిస్తుంది మనం స్మార్ట్ఫోన్లో నేను ఎక్కువగా ఉపయోగించే యాప్స్ ఏంటంటే షాపింగ్ పరంగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో అటువంటి యాప్లను ఉపయోగించి నేను ఎక్కువగా బట్టలను ఇలాగా వస్తువులు కొన్ని వస్తువులను నేను కొనుగోలు చేస్తు ఉంటాను అవి నా నాకు ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఫాస్ట్గా నేను కొనుక్కోడానికి ఉపయోగపడుతుంది అలాగే స్మార్ట్ఫోన్ల వల్ల కలిగే లాభాలు ఏంటంటే ప్ర ఉదాహరణకు

అలాగే కొన్ని లాభాలు ఏంటంటే వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇంస్టాగ్రామ్ ఇలా ఇలాకొన్ని యాప్లను మనం యూస్ చేయడం వల్ల వాట్సాప్లో అనేక విధంలైన సమాచారాన్ని మనం చేరవేసుకోవచ్చు అలాగే వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే కొన్ని ఫ్రాడ్లు జరిగే అవకాశం కూడా ఉంది అలాగే కొన్ని కొన్ని సార్లు మన డేటాను ఎవరైనా హ్యాక్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంది